మాది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చాలా మతాలు ఉంటాయి అందులో హిందూమతం ఆంధ్రప్రదేశ్లో పురాతనమైనది మరియు అధిక జనాభా ఉన్న దేశం అత్యంత ఆధిపత్య మతం రాష్ట్రంలో తిరుమల వెంకటేశ్వర ఆలయం శ్రీకాళహస్తి ఆలయం మరియు సింహాచలం ఆలయంతో సహా అనేక ముఖ్యమైన హిందూ దేవాలయాలు ఉన్నాయి ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుపతి బాలాజీ కూడా రాష్ట్రం నిలయం ఇస్లాం ఆంధ్రప్రదేశ్లో రెండవ అత్యంత ప్రజాదారణ పొందిన మతం రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ నగరాలలో ముస్లిం జనాభా ఉంది రాష్ట్రంలో చార్మినార్ మరియు మక్ మసీదులతో సహా అనేక ముఖ్యమైన మసీదులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయ దుస్తులు పురుషులకైతే ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ దుస్తులు దోతీ మరియు కుర్తి లుంగీలు చొక్కాలు కూడా వేసుకుంటారు మహిళకు సాంప్రదాయ దుస్తులు చీర లేదా లంగా వోణి ఆంధ్రప్రదేశ్ యొక్క సాంప్రదాయ దుస్తులు వాటి డిజైన్లు మరియు ప్రకాశవంతమైన రంగులు ప్రసిద్ధి చెందాయి అత్యంత ప్రసిద్ధి చెందాయి వస్తువుల్లో కొన్ని ఇక్కత్ ధర్మవరం చీర ఉప్పాడ చీర ఇంకా ఎన్నో రకాల చీరలు ఇక్కడి సాంప్రదాయాలను తెలియజేస్తాయి